గోదావరి సూపర్ మార్కెట్ ఈస్ట్ గోదావరి చెప్పండి ఏం కావాలి తప్పకుండా అండి ఒకసారి ఉండండి మీ అడ్రస్ ఉందో లేదో చెక్ చేస్తాను మీ ఫోన్ నెంబర్ మీద మీ పేరు సమ్మురోషనండి మీ మీ ఫోన్ నెంబర్ మీద ఆ పేరుతో రిజిస్టర్ అయుంది ఇక్కడ అడ్రసు అదే అడ్రస్ కదండి ఇక్కడ ఉన్నది చెప్పండి ఏ సరుకులండి చెప్తారా రాసుకుంటాను చెప ఉందండి ఐదు కేజీల డబ్బా అండి సరేండి టీ పొడి త్రీ రోజస్సా అండి చక్రా గోల్డా ఎంతండి ఇమ్మంటార లేకపోతే పావు ప్యాక్ ఇమ్మంటారా సరే అండి ఇంకా ఇంకేవైనా కావాలండి అంటే వేరుశెనగుళ్ళు ఇంకా ఇంకేమైన ఉన్నాయండి గ్రీన్ కలరండి కలరా సరేనండి ఇంకేంటండి సోప్ ఏమైనా కావాలండి సోప్ కానీపేస్టు ఉన్నాయండి ఉన్నాయండి ప్యాక్ ఉ కాంబో అది ఇచ్చేస్తానులేండి ఇంకా సో పేస్ట్ కానీ టంగ్ క్లీనరు బ్రషు ఇలాంటివేవైనా కావాలండి కోల్గెట్టు ఓకే అండి వంద గ్రాములేకదండీ ఇంకేవైన కావాలా అండి అంటే అల్ అవుట్ రిఫెల్స్ కానీ లేకపోతే ఉన్నాయండి

ఫేస్ వాష్ ఏమయినా కావలండి ఉన్నాయండి ఉన్నాయండి ఉన్నాయండి ఇంకసా ఇవి అన్ని ఉన్నాయండి ఓకే అండి ఇంకేమైన చపాతిపిండి కానీ లేకపోతే ఉన్నాయండి రా రాగి కదండి ఉన్నాయండి ఇంకేవైన ఏండి అర్దంకాలేదు ఉన్నాయండి ఓకే అండి ఇప్పుడు పెడతారండి ఇప్పుడు ప్యాక్ చేసి మీకు స్టార్ట్ చేస్తే మీకు గంటా గంటనరలో వచ్చేస్తుందండి మీ అడ్రష్కి సరెండి బిల్లు డెలివరీ అబ్బాయితో పంపిస్తాను బిల్లు డెలివరీ అబ్బాయితో పంపిస్తానండి పంపిస్తాను సేమ్ అడ్రసే కదండీ మీకు ఒక గంటన్నర ఆ టైమ్లో కల్లా వస్తుందండి మీరు ఇంటిదగ్గరే ఉంటారు కదండి మీ నంబరు అతనికి ఇస్తానండి సరేండి తప్పకుండా అండి థ్యాంక్ యూ